హలో హలో మీ రెస్టారెంట్లో మంచి సీ ఫుడ్ ఏమై ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా అండి ఫిష్లో ఏమున్నాయ ఐటమ్స్ ఓక్ ఓకే ఓకే ఫిష్ బిర్యానీకి ఎంత అవుతుందండి కాస్టు ఓకే అండి ఓకే ఓకే మాకు ఫిష్ బిర్యానీ కావాలి అండి సెవెన్ ప్యాక్సా ఓక్ అవును ఒక పార్సల్ కట్టండి ఓకే థ్యాంక్ యూ అండి